అవునండి మా బాబు స్కూలుకు సరిగ్గా వస్తున్నాడా కరక్ట్ వస్తున్నాడా స్కూలుకు

ట్యూషన్ ట్యూషన్కి వెళ్తున్నాడు అండి ట్యూషన్కి వెళ్తున్నాడు ఇస్కూలుకి కూడా కరెక్ట్గా వస్తుండు అసలేమీ చదువుతలేడు ఏమీ రాస్తలేడు ఇంటి దగ్గర కూడా మేము చూసుకుంటున్నాము మీరు కూడా చూడాలి కదా కొంచెం స్కూల్లో అల్లరి చేస్తాడంటే ఇస్కూలు పిల్లలు అల్లరి చేస్తారు అల్లరి చెయ్యకుండా చూసుకోవాలె మీరు ఒక్క అబ్బాయి కాదు పిల్లలు అన్నప్పుడు అందరు చేస్తారు అట్లనే అల్లరి చేస్తారు కాకపోతే అందరినీ చూడాలి మీరు అల్లరి చే అల్లరి చేసే పిల్లలను ముంగిట కూర్చుండ పెట్టుకోవాలి మీరు సైలెంట్ ఉన్నోళ్ళను జర వెనకాల కూర్చుండ పెట్టాలి

మీరు వెనక కూర్చుంటపెడుతుండ్రు కాబట్టి అసలకు ఆయన ఏమీ ఇంట్లో కూడా ఏం చదువుతలేడు ట్యూషన్ పోతున్నాడు అక్కడేం చదువుతున్నాడో ఏమో అక్కడ టీచర్ని కూడా అడుగుతున్నాం అడిగితే చదువుతున్నాడు అని చెప్తున్నారు అక్కడ

పోనీ స్కూలుకు ఇట్ల వస్తలేడు అంటే మాట ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో చదువుతలేడు అని అనుకోవచ్చు కంటెన్యూగా వస్తున్నాడు అక్కడ వస్తున్నాడు ట్యూషన్కి వెళ్తున్నాడు అదేనండి మరి మీరు కూడా చూడాలె కదా మేము ఇంతంత ఫీజులు కడుతున్నాము మరి మీరు కూడా అల్లరి చేయకుండా చూడాలి కదా పిల్లలను మేమైతే వచ్చి ఇస్కూల్లో కూర్చుంటలేము కదా ఇంటి దగ్గర మేము కంట్రోల్ చేయగలుగుతాము గానీ స్కూల్లో అయితే ఏం చేయలేము కదా టీచర్ బాధ్యత అని అనేసి టీచర్కు ఊరుకుంటాము ఇప్పటికే ట్యూషన్ ఫీజు స్కూల్ ఫీజు ఇంకా మళ్ళా స్పెషల్ క్లాసు అనంటే చాలా ఇబ్బంది అవుతుందండి మాకు కూడా

సరేనండి సరే పంపిస్తాలే